హలో మాకు చిరుపతికి మూడు రోజులకి టికెట్లు కావాలమ్మా దర్శనం బాగవుద్దా మూడు రోజులు రూమ్ కావాలి కార్ చెప్పాలి ఆ చుట్టుపక్కలన్నీ ఏమి చూడాలి మూడు రోజులు పట్టుద్దమ్మా ఎంత అవుద్ది ఎంత అవుద్ది ఆహా ఇంకేం తగ్గదా సరే మాకు అన్నీ చూపించాలమ్మా

దర్శనానికి ఎంతేసేపు పట్టుద్ది సరే సరేనమ్మా ఉంటాను